నాకు అత్యంత మరుపురాని యాత్ర అంటే షిరిడి షిరిడి ఎందుకంటే మా నాన్నతో అదే లాస్ట్ యాత్ర సో ఎలా అంటే ఫస్ట్ ప్లాన్ చేశారు అందరూ అందరం ఎక్కడికి వెళ్దాం వెళ్దాం అన్నప్పుడు అందరూ డిసైడ్ అయ్యారు అన్నమాట షిరిడి వెళ్దామని సో షిరిడి ఓకే అయింది షిరిడీకి ట్రావెల్ చేశాము సో ఇది ఎప్పుడంటే నేను ఒక ఇంటర్లో చదివేటప్పుడు సో షిరిడీకి మేము మా బాబాయి వాళ్ళు మా మమ్మీ వాళ్ళు అందరం కలిసాము వెళ్ళాము అలా షిరిడి అయితే మరపురా మర్చిపోలేని యాత్ర అన్నమాట చాలా ఎందుకంటే దాంట్లోనే నాకు చాలా మెమరీస్ గుర్తుండిపోయాయి మా డాడీతో ఎలా అంటే షిరిడీకి ఒక టూ డేస్ పట్టింది ట్రావెలింగ్కి

ఎలా అంటే నాకు ఏం నేను ఏం అడిగినా అది ఇప్పించాడు మంచిగా తిరిగాము షిరిడి మొత్తము ఇంకొకటి చాలా ఎంజాయ్ చేశాము షిరిడిలో ఎలా అంటే నేను మా కజిన్స్ కలిసి డమ్స్యార్డ్స్ సింగింగ్ డాన్స్ అలా చాలా చాలా చాలా ఎంజాయ్ చేశాము సో షిరిడి ఎప్పుడు గుర్తు ఉండిపోతుంది షిరిడి అనే యాత్ర ఎందుకంటే అది మర్చిపోలేని యాత్ర ఇంకా

ఒకరితో ఎలా ఉన్నాము ఒకరి ఒకరి నుంచి మనం ఏమి కోరవద్దు వాళ్ళతో మనం ఎలా ఉంటున్నాము వాళ్ళు మనతో ఎలా ఉంటున్నారు సో అలా చాలా వరకి బాగానే అనిపించింది యాత్ర ఇంకా షి షిరిడి సాయిబాబా అయితే అసలు ఇట్లా కళ్ళల్లో మెదు మెదుగుతున్నాడు అసలు ఎంత బాగుండే అంటే ఆ స్టాచ్యూ మస్తు ఉండే అసలు ఐడల్ చాలావరకు దర్శనం బాగానేఒక టూ అవర్స్లో అయ్యింది మాకు ఆ దర్శనము ఇంకా దాని తర్వాత అన్నిట్లో విచిత్రమేమంటే మా చెల్లి సడన్గా తప్పిపోయింది అన్నమాట అంటే తను ఊహ తెలిసినమనే తప్పిపోయిందంటే తప్పిపోయిందని కాదు మేమందరము ముందుకు వెళ్ళిపోయాము అన్నమాట ఆమెను అక్కడనే వదిలేసి తను ఏమంటే ఒక బయట ఇట్లా ఏమంటారు ఒక లైన్లో అక్కడనే ఒక ఒకటి స్టాట్యూ చిన్నది స్టాట్యూ లాగా ఉంది దాని దగ్గర ఒకటి దీపం ఉండే అన్నమాట

అట్లా చేసిన వాళ్ళు ఎవరు మంచిగా ఉండని కూడా ఉండరంట అంటే అక్కడ అట్లా ఉంది అంట అలా అంటే ఎవరు కూడా దొంగతనం చేయడానికి ఏమంటారు ఒప్పుకొని కూడా ఒప్పుకోరు అంట ఇంకొకటి ఎంత జ్యువెలరీ షాప్ కానివ్వండి ఎంత స్టీల్ షాప్ కానివ్వండి ఏం షాప్ అయినా సరే మెయిల్ ఎంట్రెన్స్ కాదు కదా కనీసం ఒక షట్టర్ లేదు డోర్ లేదు నేనైతే షాక్ అయినా ఎవరైనా వచ్చి ఎత్తుకపోతే ఎంత మాదిరిగా ఉన్నా కూడా అక్కడ ఎవ్వరు వచ్చి ఎత్తుకెళ్ళరు అంట ఎవ్వరు కూడా ఎవ్వరు ఎందుకంటే అది ఒక నమ్మకం అంట వాళ్ళ దగ్గర అక్కడ ఎవరు ఎత్తుకెళ్ళరు ప్లస్ ఏమి వాళ్ళు ఎత్తుకెళ్ళినా కూడా వాళ్ళకి ఏం మంచి జరగదు అని అలా సో బాగానే ఎంజాయ్ చేశాము సో ట్రిప్పు మొత్తం మీద ట్రిప్పు ఒక ఫోర్ ఫైవ్ డేస్ వెళ్ళాము అందరం కలిసి ఇంకా

మా డాడీ ఇప్పటికీ గుర్తొస్తుంటాడు సో మా డాడీతో లాస్ట్ ఎంజాయ్ చేసింది అంటే ఆ ఒక్క ట్రిప్లో సో అలా కొంచెం ఇబ్బందులు అయ్యాయి అయితే మధ్యలో ట్రావెలింగ్లో ఏందంటే పెట్రోల్ సడన్గా ఒక దగ్గర ఆగిపోయింది సో అలా ఆగిపోయిన కూడా కొంచెం ఏం కాదన్న అది కూడా అది ఆగిపోవడం ఎలా అంటే అర్థరాత్రి ఆగిపోయింది సో మాకు ఎక్కడ పోవడానికి లేని సిచువేషన్ సో ఒక కిలోమీటర్ దూరాన ఉండే అది సో ఆ రాత్రి మొత్తం మేము అదే వ్యాన్లో పడుకొని మళ్ళీ మార్నింగ్ డ్రైవర్ వెళ్ళి పెట్రోల్ తెచ్చి చేసినాక మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేపించుకున్నాక అది అది కూడా ఒక మెమొరబుల్ అది కూడా ఒక ఇన్సిడెంట్ ఇట్లా ఆగిపోవడం ఇంకా షిరిడీలో బాగానే ఎక్స్ప్లోర్ చేయవచ్చు బాగానే తిరగచ్చు షిరిడి మొత్తం తిరగాలంటే ఒక వన్ టూ డేస్ పడుతుంది మనం షాపింగ్ కాని దర్శనం కానీ అలా బాగానే తిరగచ్చు అటు సైడ్